హెల్త్క కేర్ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది దీని వలన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడంలో అన్యాలు జరుగుతున్నాయి ఇక్కడ కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అసమాన ప్రాప్యత గ్రామీణ పట్టణ విభజన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు నిపుణుల పట్టణ పట్టణ ప్రాంతాలల్లో కేంద్రీ కేంద్రీకృతమై ఉండటం వలన గ్రామీణ జనాభకు పరిమిత ప్రాప్యత లభిస్తుంది ఆర్థిక అసమానతలు ధనవంతులకు ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మెరుగైన ప్రాప్యత ఉంది పేదలు నిధుల కొరత ఉన్న ప్రభుత్వ సౌకర్యాలపై ఆధారపడతారు నేను దీనికిెప్పుడు బా బాధితురాలిని కాలేదు